సమానత అనేది రాలేదు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలలో కులమత భేదాలు అనేది ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వాలు రెండు చూపిస్తున్నాయి మోదీ గారు అనేది కులమత భేదాలు అనేది లేకుండా చూడాలని వాళ్ళు చూస్తున్నారు కొంతమంది నాయకులు ఏంటంటే వీళ్ళని బడుగు బలహీన వర్గాలని కించపరిచేలాగ మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే స్థితి అనేది ఎవరు మార్చట్లేదు మోదీ గారు ఏమో అది ఆయన ఆయన పాలన ఆయన చేసుకుంటు పోతున్నారు కొంతమంది వచ్చి ఇలా చే చేయడం అనేది పద్ధతిగా లేదు ఎందువల్ల అంటే వాళ్ళ డబ్బులు అని వాళ్ళ సంబంధించిన వాళ్ళని ఇలా వ ఇలా ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు